హలో నమస్తే అండి ఇప్పుడు మనం ఎవరైనా వచ్చినప్పుడు కస్టమర్స్ వస్తారు కదా మన షాప్కి కస్టమర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు జెన్యూన్ పర్సెన్స్ వస్తున్నారా లేకపోతే వాళ్ళు స్కామ్ చేయడానికి వస్తున్నారా అన్నది మనం కనుక్కోవాలి ఫస్ట్ వాళ్ళ దగ్గర బ్యాగ్స్ అనేవి మనం చెక్ చేయ్యాలి ఓకే రిసెప్షన్ ఉంటుంది కదా వాళ్ళు మనీకని తెచ్చుకుంటారు కదా బ్యాగ్స్ చిన్న చిన్నవి అల్లౌ చెయ్యచ్చు కొంచెం పెద్దవి లాంటివి అల్లౌ చేయకూడదు అవి కొంచెం చెక్ చెయాలి ఓకేనా

అలాగా పంపించచ్చు లేకపోతే నార్మల్గా ఓన్లీ మనం బ్యాగ్ అనేది చెక్ చేయ్యనివ్వరు కదా వాళ్ళు కాని చిన్న చిన్న బ్యాగ్స్ అయితే పర్లేదు చెక్ చేసి షాప్కయితే పంపించాలి పంపించిన తర్వాత ఏంటంటే కొంచెం మంది దొంగలు వస్తూ ఉంటారు కదా అలా పర్సన్స్ ఇంకా బాగా వస్తారు నార్మల్ పర్సన్స్ కన్నా ఇంకా ఇదిగా వస్తారు కదా వాళ్ళు అలా వచ్చినప్పుడు మనం వాళ్ళని కనిపెట్టగలగాలి కొంచెం మనం పోలీసులకే కాల్ చేయవలసిన అవసరం లేదు నాకు చెప్తే నేను చూసుకుంటాను అంత అంత టైం ఉండదు కదా పోలీసులకి కాల్ చేసి వాళ్ళొచ్చే అంత టైం ఉండదు కదా మనం కనిపెట్టగలిగితే వాళ్ళని మన జ్యువెల్లరీ షాప్కి ఎటువంటి హాని చేరకుండా మనమే చూసుకోగలుగుతాం అర్ధమవుతోందా ఫైర్ ఎక్సిడెన్ట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఫైర్ స్టేషన్కి కాల్ చేయాలి మనం ఏదైనా వచ్చినప్పుడు కొంచెం ధైర్యంగా ఓకేనా మనం ధైర్యంగా చెయ్యాలి ధైర్యంగా ఉంటేనే అప్పుడు ఫైర్ ఆక్సిడెంట్ జరుగుతోంది అమ్మోని భయపడకూడదు మనం భయపడకుండా స్ట్రాంగ్గా ఉండి ఫైర్ స్టేషన్కి కాల్ చేస్తే ఇంకా ఇన్ఫర్మేషన్ పక్కవాళ్ళకి కానీ నాకు కాని అందించినట్లయితే ఒక్కొక్కరికి ఒక ఐడియా అనేది వస్తుంది ఆ ఐడియాతో మనం సేఫ అవచ్చు ఓకేనా అలా చూస్తూ ఉంటె ఇప్పుడు సిసి క్యామ్స్ కూడా చూసుకుంటుండాలి అంటే ఆన్లో ఉన్నాయో ఆఫ్లో ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది అంటే మనం ప్రతిరోజు చూసుకోవాలి కదా అంటే ఒక్కొక్కసారి స్కామ్స్ జరుగుతు ఉంటాయి కదా అలాంటప్పుడు సిసీ క్యామ్స్లో పడుతూ ఉంటాయి కదా అప్పుడు మనం వాటిలో చూసుకుంటే సరిపోతుంది కాబట్టి ప్రతిరోజు అవి ఆనలో ఉన్నాయా అఫ్లో ఉన్నాయా ఏ టైంకి ఎలా ఉన్నాయా అని చూసుకుంటే సరిపోతుంది ఓకేనా ఆ ఐడి చూసి పంపిస్తే సరిపోతుంది వాళ్ళకి ఐడి కార్డ్స్ ఉంటాయి కదా అవి చెక్ చేసి పంపిస్తే సరిపోతుంది ఓకేనా ఏ ఏ స నేను ఫైనల్గా చెప్పేదెంటంటే ఏ ప్రాబ్లమ్ వచ్చినా మనం స్ట్రాంగ్గా నిలబడాలి మనం ధైర్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం ఓకేనా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఆలోచించాలి ఏం చేస్తే బాగుంటుంది అనేసి ఓకే ఓకే వచ్చేయండి రేపటి నుంచి ఉంటాను మరి